భారతీయ సంస్కృతిలో మతపరమైన ఆచారాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ ఆచారాలు భారతీయుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మరియు అవి సంస్కృతి మరియు సమాజం యొక్క ఒక ముఖ్యమైన భాగం గా చెప్పవచ్చు ముగ్గులు సూర్యునికి తర్పణం ఇవ్వడం నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం జంధ్యం వేసుకోవడం పూజ కోసం గుడికి వెళ్ళడం దర్గాకు రోజు వంటి వెళ్ళడం ఉపవాసాలు మొదలైనవి మతపరమైన ఆచారాలు భారతీయ సంస్కృతిలో వివిధ కారణాల వల్ల ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఆచారాలు భారతీయుల మతపరమైన విశ్వాసాలు మరియు నమ్మకాలను వ్యక్తపరచడానికి ఒక మార్గం ముగ్గులు హిందువులకు శుభప్రదంగా పరిగణించబడుతాయి మరియు సూర్యుడికి తర్పణం ఇవ్వడం హిందువులు సూర్యుడిని ఒక దేవుడిగా పూజిస్తారు అని చెప్పవచ్చు ఈ ఆచారాలు భారతీయులను ఒక సమాజంలో సభ్యులుగా గుర్తించడానికి సహాయపడుతాయి హిందువులు తరచుగా నుదుటిపై కుంకుమ పెట్టుకుంటారు ఇది వారిని హిందువులుగా గుర్తిస్తుంది ఈ ఆచారాలు భారతీయ సంస్కృతిని సంరక్షించడంలో సహాయపడుతాయి గుడికి లేదా దర్గాకు వెళ్ళడం భారతీయుల మతపరమైన సాంప్రదాయాలను నేర్చుకోవడానికి మరియు పాటించడానికి ఒక మార్గం కొన్ని మతపరమైన ఆచారాలు మానసిక మరియు భౌతిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి ఉపవాసం ఒక వ్యక్తి యొక్క మానసిక దృష్టిని మెరుగుపరచడంలో మరియు శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతాయి భారతీయ సంస్కృతిలో మతపరమైన ఆచారాలు ఒక ముఖ్యమైన భాగం మరియు అవి భారతీయుల జీవితంలో ఒక లోతైన ప్రభావాన్ని చూపుతాయి